మా ఇంటి నుంచి మేము వైజాగ్కి వెళ్తున్నాం కాబట్టి ఈ రాత్రి వేళలో యానం నుంచి కాకినాడ వరకు మీ ఆటో మాకు అందుబాటులో ఉంటుందా కాకినాడ నుంచి వైజాగ్ రైలు ఉంది ఆ టైంకి ఈ రాత్రి వేళలో మీ ఆటో మాకు అందుబాటులో ఉంటే మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే ఈ ఆలస్యంగా వెళ్తే రైలు కానీ మాకు దొరకకుండా పోతుంది కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా టైంకి వచ్చేలా ఉంటే కనుక మాకు ముందుగానే తెలియజేసి మీ ఆటో అందుబాటులో ఉంచి మమ్మల్ని యానం నుంచి కాకినాడ వరకు మీ ఆటో అందుబాటులో ఉంచి మమ్మల్ని తీసుకువెళ్తే మేము రైలు ఎక్కి వైజాగ్కి మంచిగా సక్రమంగా వెళ్తాము కాబట్టి మీరు దయచేసి ముందుగానే మాకు తెలియజేసి మీ ఆటో మాకు అందుబాటులో ఉంచి అప్పటి నుంచి తీసుకెళ్ళి కాకినాడకి మంచిగా చేర్చమని మీ ఆటో వారిని అడుగుతున్నాము